నేను మేనేజర్ మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు డే టైమ్ వాచ్ మ్యాన్ కొంచెం ఎర్లీ గా వెళ్ళిపోతున్నాడు కొంచం మీరు ఎర్లీ గా వస్తారా ఒక సిక్స్ ఓ క్లాక్ అలా ఆయన తనకి హెల్త్ ప్రాబ్లమ్ ఉందంట హాస్పిటల్ కి వెళ్ళి చెక్అప్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు సో ఏమి అనలేక పోయాను మీరు అయినా మేము పార్సెల్ తెప్పిస్తామండి కావాలంటే కొంచెం ఎర్లీ గా రండి ఆర్డర్ పెడతాము ఫుడ్ అది మీకు ఏమి కావాలో అవును కొంచెం ఎర్లీ గా బయలుదేరంటే మీరు ఎర్లీ గా బయలుదేరుతారనేసి నేను ముందుగా కాల్ చేస్తున్నానండి అవును బట్ అన్ అందుకే కదా మీకు ముందుగా ఫోన్ చేస్తున్న రమ్మని కొంచెం ట్రై చెయ్యండి బైక్ ఏదైనా అవునా మరి వేరే విధంగా ఏదైనా ట్రై చెయ్యండి ఆటో అంటే అతనికి హెల్త్ బాగలేదని చెప్పారు అందుకనే వెళ్ళమని చెప్పాను లేకపోతే ఇచ్చేదాన్నే కాదు అతను రాకపోతే ఇక్కడ గేట్ దగ్గర ఎవ్వరు ఉండరు కదండీ మ్యాడం కొంచెం మీరు అర్థం చేసుకొని కొంచెం ఫాస్ట్ గా కొంచెం ఫాస్ట్ గా రావడానికి ట్రై చెయ్యండి ఆ ఓకే అండి థ్యాంక్ యూ